చాలామంది తమ కుటుంబంలో వ్యవసాయం చేస్తున్నప్పటికి వారు వ్యవసాయం చేయడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే వ్యవసాయంలో అన్నీ చాలా కష్టాలు ఉంటాయి వ్యవసాయం చేయడానికి రైతులు పంటవేసిన మొదలు పంట చేతికి అందే వరకు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు ఈ మార్గంలో పంట వేసిన తర్వాత ఎరువుల కోసం మరియు ఆర్థిక సాయం కోసము నీళ్ళ కోసము మరియు రైతులు చాలా కష్టపడుతున్నారు అందువల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వ్యవసాయం చేయాలంటే చాలా ఆలోచిస్తున్నారు వ్యవసాయం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అని వాళ్ళు అనుకుంటున్నారు అందుకని వారు వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం లేదు వ్యవసాయంలో ఎరువులు కొనడానికి మరియు మంచి దిగుబడి రాకపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు చాలా కష్టాలను అనుభవిస్తున్నారు అందుకని ముందు వాళ్ళ ముందు తరం వాళ్ళు వ్యవసాయం అంటే చాలా భయపడుతున్నారు కానీ వ్యవసాయం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి వ్యవసాయం చేయకపోవడం వల్ల మనకు ఫు తినడానికి ఆహారం లభించదు మరియు మన జీవనాధారం ఉండదు వ్యవసాయం మనకు జీవనాధారం రైతు పంట పండించడం వల్ల మనకు ఆహారం లభిస్తుంది దానివల్ల మనం బ్రతకగలుగుతాము వ్యవసాయం లేకపోతే జీవం చాలా నష్టపోతుంది అందుకని వ్యవసాయానికి చాలా ప్రాముఖ్యత ఉంది వ్యవసాయం చేయడం వల్ల అన్నీ చిరుధాన్యాలు పండుతాయి పంటలు పండుతాయి ప్రజలకు మంచి ఆహారం అందుతుంది ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు